నేను ఆడే అనేక రకాల ఆటలు ఉన్నాయి అందులో కొన్ని సాధారణ ఆటలు బంతి ఆటలు ఈ ఆటలో పిల్లలు బంతిని ఒకరికొకరు విసిరేస్తారు లేదా ఒకదానితో ఒకటి కొట్టుకుంటారు కొన్ని సాధారణ బంతి ఆటలలో క్రికెట్ బేస్బాల్ ఫుడ్బాల్ మరియు టెన్నీస్ ఉన్నాయి చదరంగం లేదా చెస్ వంటి బోర్డు ఆటలు ఈ ఆటలలో పిల్లలు ఒకదానితో ఒకటి పోటీ పడడానికి బోర్డ్ మరియు చిహ్నాలను ఉపయోగిస్తారు రహస్యాలు లేదా దాగుడుమూతలు వంటి క్రీడలు ఈ ఆటలలో పిల్లలు ఒకరికొకరు కనుగొనడానికి లేదా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు సంప్రదాయ ఆటలు ఈ ఆటలు ఒక ప్రాంతం లేదా సంస్కృతితో ముడిపడి ఉంటాయి ఉదాహరణకు హుకాయ్ మరియు లాన్స్ అనేది ఐర్లాండులో ఒక సంప్రదాయ ఆట పిల్లలు ఆడే ఆటలు వారి వయస్సు ఆసక్తులు మరియు వారి ని నివాస ప్రాంతం ద్వారా ప్రభావితం అవుతాయి ఉదాహరణకు చిన్నపిల్లలు తరచుగా సాధారణ ఆటలు వంటి బంతి ఆటలు లేదా రహస్యాలు ఆడతారు పెద్దపిల్లలు మరింత సవాలుగా ఉండే ఆటలు వంటి బోర్డ్ ఆటలు లేదా క్రీడలు ఆడడానికి మరింత అవకాశం ఉంది ఆటలు పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి అవి శారీరక శ్రమను ప్రోత్సహిస్తాయి సామాజిక నైపుణ్యాలను అబివృద్ది చేస్తాయి సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ది చేస్తాయి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆటలు పిల్లలకు చాలా సరదా మరియు విలువైన అనుభవాన్ని అందిస్తాయి